మేము ఆన్లైన్లో మొబైల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాము క్వాలిటీ ఓకే బాగుంది నాణ్యత బాగుంది బాగా వర్క్ చేస్తుంది ఆన్లైన్లో అసలు ప్రొడక్ట్స్ బాగుండవు బట్ మేము కొనుగోలు చేసిన ప్రొడక్ట్స్ మాత్రం క్వాలిటీ బాగుంది కెమెరా బాగుంది బ్యాటరీ కూడా చాలా సేపు ఛార్జింగ్ పవర్ ఉంది మేము పెట్టిన మనీకి మాకు శాటిస్ఫాక్షన్ అయ్య అన్ని శాటిస్ఫాక్షన్ అయ్యేంత మొబైలే మాకుంది వచ్చింది ఆన్లైన్లో దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాము